ప్రాణాయామం మరియు యోగా ఆరోగ్యానికి చాలా ముఖ్యం ప్రాణాయామం అనేది శ్వాస నియంత్రించి ఒక ప్రాచీన ప్రాక్టీస్ ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచి శరీరాన్ని శాంతంగా ఉంచుతుంది శ్వాసలో జంటగా చేసే శరీర వ్యాయామం ఆసనాలు మానసిక శక్తిని పెంచి శరీరంలో చురుకుదనం మరియు తేలికగా కనిపిస్తాయి ఇది మనం రోజువారి జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది ప్రాణాయామాలు మన శరీరంలో